మా ప్రాంతంలో ప్రాధానమైన రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరియు భారత జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీని నందమూరి తారకరామారావుగారు స్థాపించారు మరియు ఇది రెండు వేల ఇరవై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంతంలో అత్యధిక స్థానాలు గెలుచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైస్ రాజశేఖర రెడ్డిగారు స్థాపించారు మరియు ఇది రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో అత్యధిక స్థానాలు గెలుచుకుంది భారత జాతీయ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ భారతదేశంలో అత్యంత పురాతనమైన రాజకీయ పార్టీ మరియు ఇది మా ప్రాంతంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ పార్టీల కార్యక్రమాలు కార్యక్రమాల పట్టికలు వివిధ అంశాలను కలిగి ఉంటాయి వీటిలో రైతు సంక్షేమం విద్య ఆరోగ్యం రవాణా మౌలిక సదుపాయాలు మరియు పరిశ్రమలు ఉన్నాయి ఈ పార్టీలు ఈ అంశాలపై వివిధ ప్రణాళికలు మరియు కార్యక్రమాలను ప్రకటించాయి ఒక పౌరుడిగా ఈ పార్టీలు నాకు వివిధ రకాలుగా సహాయం చేశాయి ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రారంభించింది ఇది నాకు లాభదాయకంగా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్య మరియు ఆరోగ్యంపై దృష్టిపెట్టింది ఇది నాకు మరియు నా కుటుంబానికి చాలా సహాయకరంగా ఉంది భారత జాతీయ కాంగ్రెస్ రవాణా మరియు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది ఇది నాకు మరియు నా పొరుగు వారి పొరుగున ఉన్న ప్రజలకు సహాయపడింది అయితే ఈ పార్టీలు కొన్ని సార్లు వారి వాగ్ధానాలను అందించలేక పోయాయి ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ రైతు సంక్షేమ పధకాలను సమర్ధవంతంగా అమలుచేయలేక పోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్య మరియు ఆరోగ్యంపై దృష్టిపెట్టింది కానీ ఇంకా చాలా చేయాల్సి ఉంది భారత జాతీయ కాంగ్రెస్ రవాణా మరియు మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టింది కానీ పూర్తిగా సంతృప్తికరంగా లేదు మొత్తం మీద మా ప్రాంతంలోని రాజకీయ పార్టీలు నాకు మరియు నా కుటుంబానికి కొన్ని ప్రయోజనాలను అందించాయి అయితే ఈ పార్టీలు వారి వాగ్దానాలను అందించడానికి మరింత కృషి చేయాలి